క్రీడల వల్ల మన జీవితం ఎంతో ఆరోగ్యకరమైన జీవితంగా మారుతుంది దానివల్ల డైలీ క్రీడలు ఆడడం వల్ల మంచి సంభాషణ క్రమశిక్షణ నిర్వహణ ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది ఎలాగా అంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి క్రమశిక్షణగా వెళ్ళ వెళ్ళుటకు టైం టు టైం మనం ప్రాక్టీస్ చేయడానికి వెళుతున్నాము అన్నప్పుడు అక్కడే క్రమశిక్షణ అనేది మనకు స్టార్ట్ అవుతుంది మరియు ఏకాగ్రతను క్రీడ ప్రతిరోజు ఆడడం వల్ల ఏకాగ్రత అనేది ఫంక్షనింగ్ బాగా అవుతుంది ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది ప్రతిరోజు మనం క్రీడ ఆడటం వల వలన మనకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది